ఇప్పటి కాలంలో ఉన్న ఆధ్యాత్మిక గురువుల్లో నాకు నచ్చిన వారు చాగంటి కోటేశ్వరరావు గారు ఆధ్యాత్మిక గురువుల ప్రతిభ వేరువేరు ఉండగా వారు ప్రజలను ఆధ్యాత్మిక ప్రకారంగా వాడుతుంది ఆధ్యాత్మిక విషయాలు యోగాన్ని వారు ప్రచురించడం మానవ జీవనంలో మార్గదర్శనాన్ని ఇచ్చే రీతిలో చర్చించడం వారు ప్రధాన లక్ష్యం ఉంటుంది ప్రజలు తెలిసిన దానిని వారు వ్యక్తం చేయడంతో మరియు వారు వివరిస్తున్న కృత్యాలలో తెలుస్తుంది కొన్నిసార్లు ప్రజల వ్యక్తిగత అనుభవాలను వాటితో పంచుకోవడం ద్వారా వారి ఆధ్యాత్మిక గురువుల బోధనలను ప్రజలకు అర్థమయ్యేదని చేస్తారు నాకు ఆయన ఎలా తెలుసు అంటే మా ఊరిలో ఒక రోజు ఒక కళాశాలలో ఆయన కార్యక్రమం జరిగింది ఆ రకంగా నేను ఆయన మాటలను విన్నాను ఆయన మాటలను సంఘంలో ఎంతో ప్రభావితం చేశాయి